మా ప్రాంతంలోని తెలంగాణ మా ప్రాంతం తెలంగాణ ఇక్కడ ఉన్న జానపద పాటలు అన్నవి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఇక్కడ మెల్లగా ఉండే పాటలు ఏవీ మనం వినలేము జానపద పాటల్లో చాలా రకాలుగా అవి ఉంటాయి చాలా బీట్తో ఉంటాయి వాటిని ఎవరు విన్నా సరే ఖాళీగా ఉండలేరు లేచి ఆడాలి అనిపించేంత బాగా ఉంటాయి ఇక్కడ ఉండే జానపద పాటలు అనేవి అందరు అందరూ చాలా బాగా ఆదరిస్తారు వాటిని అవి వింటూ చాలా ఆనందిస్తారు ఎక్కడ ఎలాంటి కొత్తగా ఆనందించేది ఏం జరిగినా సరే ఆ పాటలు పెట్టుకొని వారు ఆనందాన్ని పంచుకుంటారు ఒకరితో ఒకరు ఇలా చేయడం వలన ఈ పాటలు అనేవి మనుషుల మధ్యలోని బంధాలను కూడా చాలా బాగా పెంచుతాయి ఫోన్లతో ఎక్కువ సమయం గడిపే ఈ రోజుల్లో ఆ పాటలు వింటూ అందరూ అలా హాయిగా ఉండడం అన్నది చాలా ఆనందాన్ని ఇస్తుంది